మా మత సమూహానికి నాయకుడు క్రిష్ణుడు ఆయన బోధించిన భగవద్గీత నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అలాగే మనల్ని మనం ప్రభావితం చేసుకోవచ్చు ఆయన బోధించిన భగవద్గీత నుండి నే నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కువగా ప్రభావితం అయ్యింది కర్మ కర్మ అనేది మనం ఏం చేస్తే అది తిరిగి మనకి రావడం ఎలా అంటే మంచి చేస్తే మంచి రావడం లేదా చెడు చేస్తే చెడు చెడు జరగడం కాబట్టి నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడూ మంచి చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాము